పురుషులు కూడా నుత్యం నేర్చుకోవాలి స్రీలు పురుషులు ఇద్దరూ ఒకటే ఇద్దరూ ఒకటే నృత్యం పురుషులు స్త్రీల కన్నా పురుషులు ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగా ఇస్తారు అందువలన పురుషులు కూడా నృత్యం నేర్చుకోవాలి